మీరు రోజు వారి పనుల్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు నేను రోజువారి పనుల్ని చాలా మంచిగా సర్దుబాటు చేసుకుంటాను నేను పొద్దున లేచిన దగ్గర నుంచి పిల్లల్ని చూసుకోవడం మా వారికి కావాల్సిన పనులు అన్నీ చేయడం ఇవన్నీ కూడా ఒక టైం ప్రకారం చేస్తుంటాను ఫస్ట్ వీళ్లది అయిపోయిన తర్వాత మా వారు పనులు చూస్తాం లేదంటే మా వారి కొన్ని పనులే ఉంటే ముందు వాళ్ళే వారే చూసుకోవడం అలా చేస్తాను తర్వాత నా ఉద్యోగం టైం కూడా అయ్యేలోపు పిల్లల క్యారేజీ కట్టుకోవడం గానీ పిల్లల దగ్గర చేసేసి నా ఉద్యోగానికి నేను వెళ్లటం మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో శుభ్రం చేసుకోవడం అలాంటి పనులన్నీ చేస్తుంటాను అయితే ఇంకా పిల్లలకి ఏం కావాలి వాళ్లకి ఏం కావాలి అవి కూడా చూసుకుంటాను అలాగా ఎవరికి కావాలో చూసుకుంటూ ఇల్లు నీట్గా పెట్టుకుంటూ రోజువారి పనులని చక్కగా సర్దుబాటు చేసుకుని నా టైంని వేస్ట్ కానివ్వకుండా దాన్ని మంచిగా ఉపయోగించుకుంటాను కాబట్టి అందరూ కూడా రోజువారి పనుల విషయంలో ఒక టైం పెట్టుకొని చాలా శ్రద్ధగా టైంటేబుల్ ప్రకారం చేసినప్పుడు మనకు ఎక్కువ సమయం అనేది మిగులుతుంది ఆ టైంలో మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం అలా చేయడం అనేది చాలా ప్రాముఖ్యత చెప్పవచ్చు